అదే డ్రైవింగ్ బైకింగ్ చేసినప్పుడు ప్రజలకు అనుభవించే ఫీలింగ్ అనేది నేను తెలియచేయబోతున్నాను అదే బైకింగ్ చేస్తున్నప్పుడు మనుషుల యొక్క వేగం అనేది పెరిగినట్లు అ అనిపిస్తుంది అందువల్ల మనిషి యొక్క శక్తి ఉత్సాహం అనేది పెరిగిపోతుంది అండ్ బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క బాడీ అనేది స్పీడ్ మీద వర్క్ చేస్తుంది అందువల్ల అడ్రిలెన్ అనే అనేది విడుదలవుతుంది సో బైక్ డ్రైవింగ్ వల్ల జనాలు యొక్క వాళ్ళ యొక్క సంతోషంలో ఒక భాగమైంది